నేను ఆఫీసులో పొరపాట్లు తక్కువ సందర్భాల్లో చేశాను అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో మాత్రమే తక్కువ చేశాను పొరపాట్లు ఎక్కువ మాత్రం అసలు నేను పొరపాట్లు చేయలేదు ఎందుకంటే నేను ఎప్పుడు ఏ చేసి ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేయడానికి ట్రై చేస్తాను ఒక్క సందర్భంలో మాత్రం తప్పు చేశాను ఏమిటి అంటే కొన్నీ పేపర్స్ మీద రాస్తున్నప్పుడు సీరిస్ నెంబర్ మాత్రం తప్పు వేసాను అది తర్వాత కొంచెం చూసుకునే అప్పటికీ అది తప్పు వేసాను పొరపాటు చేశాను అని తెలిసి మరలా ఆది అంతా సరి చేసుకోని చేసి సరి చేశాను అలాగా ఎప్పుడు అయిన చిన్న పొరపాట్లు తప్ప పెద్ద పొరపాట్లు ఎప్పుడూ నేను చేయలేదు చేసిన సందర్భాలు కూడా చాలా తక్కువే ఆ తర్వాత పొరపాట్లు సరిచేసుకోని నేను దాన్ని సరిచేశాను